గ్రామీణ ప్రాంతాలలో రైతులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు పంటను పండించడానికి చాలా కష్టపడి పంటను పండిస్తారు పంట వేసిన మొదలు వాళ్ళు ఎరువులు కొనడానికి చాలా ఖర్చు చేస్తారు ఆ ఖర్చు కోసము వాళ్ళు అప్పులు కూడా వేస్తు చేస్తారు సమయానికి కరెంటు ఉండదు నీళ్ళు ఉండవు మరియు సమయంలో పంట వేసిన సమయంలో వర్షాలు పడవు అలా ప్రజలు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఎరువులు కొనడానికి రైతులు ఆదాయం కోసం చాలా అప్పులు చేస్తున్నారు ఎరువులు కొని పంటకు వాడిన తరువాత కూడా పురుగు వచ్చే అవకాశాలు ఉంటాయి రైతులకు ప్రభుత్వం వాళ్ళు చేసే సాయం తగిన సమయానికి అందకపోవడం వల్ల వాళ్ళకి కష్టాలు ఎదురవుతున్నాయి పంటకు తగినన్ని నీరు అందకపోవడం వల్ల కూడా పంట నష్టం జరుగుతుంది పంట పండించడానికి రైతులు బోరుబావులు తవ్విస్తారు బావులు తవ్వించినా కూడా అందులో నీరు లేకపోవడం వల్ల వాళ్ళు నిరాశకు గురవుతారు సంవత్సరమంతా పంట కోసం ఎదురుచూసిన రైతుకు చివరకు నిరాశే మిగులుతుంది పంట బాగా పండినా కూడా సమయానికి ప్రభుత్వం వారు తగిన దిగుబడి ఇవ్వకపోవడం వల్ల

కష్టపడుతున్నారు నీళ్ళు అందకపోవడం వల్ల పంట బాగా పండదు దానివల్ల రైతులకు చాలా కష్టాలు వస్తున్నాయి